హలో నా పేరు ప్రియా గోపి రెస్టారంటేనా అండీ నిన్న నేను ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీ చిల్లీ చికెన్ తర్వాత వచ్చేసి ప్రాన్ ఫ్రై దాని గురించి చెప్పాలని కాల్ చేశాను ఆర్డర్ నాకు చాలా టైమ్కే వచ్చేసిందండీ మీ డెలివరీ బాయ్ కూడా చాలా ఓపికగా వెయిట్ చేసి నేను యాక్చువల్గా తను కాల్ చేసినపుడు బయట వెళ్ళున్నాను అనమాట టెన్ మినిట్స్లో వస్తానని చెప్పాను తనకి తను ఓపికగా వెయిట్ చేసాడు అసలు కొంచం కూడా కోప్పడలేదు ఏంటి మేడం డెలివరీకి వచ్చీ ఉన్నాము మీరు బయట వెళ్ళిపోతే ఎలాగా ఆర్డర్ క్యాన్సల్ చేసేయండి అని ఏమాత్రం తను చెప్పనే లేదు ఓపిగ్గా నేను వచ్చే అంత వరకు వెయిట్ చేసారు నేను కూడా తను వెయిట్ చేస్తున్నాడు అని చాలా స్పీడ్గా వచ్చేసాను పది నిమిషాలలోపే వచ్చేసాను కానీ తను వెయిట్ చేసి నాకు డెలివరీ చేసి మనీ తీసుకోని చేంజ్ లేదని చెప్పాను నార్మల్గా చేంజ్ లేదు అంటే చేంజ్ ఎక్కడన్నా తీసుకోని రండి అని చెప్పేవాళ్ళు చాలా మందిని నేను వినుండాను కానీ తను తను నేను చేంజ్ లేదు అని చెప్పానని తనే వెళ్ళి మార్చుకు వచ్చీ నాకు చేంజ్ ఇచ్చాడు ఇంకా ఫుడ్ టేస్ట్ చెప్పాలంటే ఫుడ్ చాలా బాగుంది బిర్యానీ అయితే చాలా రోజుల తరువాత నేను చాలా టేస్టీ బిర్యానీ తిన్నాను నేను ఇంతకు ముందు ఫేస్ చేసిన కొన్ని మిస్టేక్స్ ఏమంటే చికెన్ సరిగ్గా ఉడికి ఉండదు సాల్ట్ ఎక్కువై పోయి ఉంటుంది ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కానీ నిన్న మీరు పంపించిన చికెన్ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంది రైస్ బాగా ఉడికింది చికెన్ బాగా ఉడికింది మసాలా బాగా పట్టు చికెన్లో నాకు చికెన్ బిర్యానీ చాలా నచ్చింది మా హస్బెండ్ కూడా చాలా టేస్టీగా ఉందని చాలా కొంచం ఎక్కువే తిన్నారు చిల్లీ చికెన్ అయితే ఇంకా చాలా బాగుంది ఎక్కువ సాసస్ వేయకుండా న్యాచురల్గానే కలర్స్ ఏమీ ఆడ్ చేయకుండా మీరు చాలా బాగా చేసున్నారు కలర్స్ ఆడ్ చేయకుండా చేసారు అదే నాకు బాగా నచ్చింది చిల్లీ చికెన్ టేస్టీ కూడా ఎక్సలంట్గా ఉంది తరువాత వచ్చేసి ప్రాన్ ఫ్రై ఆర్డర్ పెట్టాను నేను ఇంత వరకు మా ఏరియాలో ఇంత వరకు ఆర్డర్ చేసిన దాంట్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు చాలా బాగుండింది టేస్ట్ అయితే ఆయిల్ కూడా మీరు రిఫైన్డ్ అయిలే వాడేడట్టు ఉన్నారు టేస్ట్ అందుకే చాలా బాగుంది ఇలాగే మెయింటైన్ చేసారంటే మీ రెస్టారంట్కి మంచి పేరు వస్తుంది ఫుడ్ అయితే చాలా బాగుందండీ నేను ఇంక ఎప్పుడు ఆర్డర్ పెట్టాలన్న మీ రెస్టారంట్లోనే ఆర్డర్ పెడుతాను అందులో డెలివరీ బాయ్స్ కూడా ఒకరని కాదు అందరు బాగానే డెలివర్ చేస్తున్నారు చాలా ఒబిడియెంట్గా ఉన్నారు కోప్పడకుండా ఓపిగ్గా ఉన్నారు ఫోన్ చేసిన టైమ్ ఏ టైంకి వస్తారని చెప్పారో ఆ టైమ్కే వస్తున్నారు డెలివరీ ప్రపర్గా ఇస్తున్నారు సర్వీస్ అయితే చాలా బాగుందండీ ఫుడ్ టేస్ట్ టేస్ట్ మాత్రమే కాదు కస్టమర్స్ వచ్చేసి మీ డెలివరీ ఎలా ఉంటుంది ఎలా ప్యాకింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూస్తారు అది మాత్రం మీ హోటల్లో అన్నీ బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది చాలా బాగుందండీ ఫుడ్ తర్వాత వచ్చేసి డిస్సిప్లైన్ తర్వాత వచ్చి టైమ్ టైమ్కి డెలివరీ ఇవ్వడం ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చింది మీ హోటల్ నుంచి ఇక మీదట నేను ఎప్పుడు ఫుడ్ ఆర్డర్ చెయ్యాలన్నా మా రిలెటివ్స్ నెయిబర్స్ ఎవరు వచ్చినా మా ఫ్రెండ్స్ వచ్చినా మీ హోటల్ నుంచే నేను ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాను అండీ చాలా బాగుంది ఇది మీకు చెప్పాలనే నేను పర్సనల్గా కాల్ చేసి రివ్యూస్ అంతా అవసరం లేదు మీకు పర్సనల్గా చెప్పాలనే కాల్ చేస్తున్నాను చాలా థాంక్స్ ఇలాగే రిపీట్ చేయండి నాకు అయితే బాగా నచ్చింది థాంక్ యూ